హలో నమస్తే సార్ ఇది సన్నీ లోకల్ గైడేనండి సార్ ఏమీ లేదు సార్ అదే మేము మా మేము ప్రస్తుతానికి యూఎస్ నుంచి వచ్చాము సార్ మేము సో ఏంటంటే మేము హైదరాబాద్లో స్టే అనేది చేస్తున్నాం మేము కాకినాడకొచ్చి కాకినాడ చూద్దామనుకుంటున్నాం సార్ అంటే కాకినాడలో వెదర్ రిపోర్ట్ అంటే క్లయిమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి కనుక్కోడానికి చేసాం సార్ మీకు మేము ట్వంటీ ఫిఫ్త్న వస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మేము ఈ వన్ వీక్లోనే వస్తాం సార్ మీదగ్గరకనేది ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ అంటే ఇంకొకటి ఏంటంటే సార్ అంటే మా దాంట్లో కొంచెం ఏజిడ్ పీపుల్స్ ఉన్నారు సో మీరు మాకు షెడ్యూలనేదాని ఏ రోజు మీరు క్లైమేట్ అలాంటిది బాగున్నాది అనేసి చెప్పేసి చెప్తే మేము మీకు ఈ ఈ టైంలో ఈ దీనికి షెడ్యూల్ చేయండి అని చెప్పేసి మేము చెప్తాం సార్ అంటే మా దాంట్లో కొంచెం ఏజిడ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళకి ఎండ తగిలితే మే బీ కళ్ళు తిరిగి పెడతారేమో అని చెప్పేసి డౌటొస్తుంది సార్ అందుకని చెప్పి మేము క్లయిమాటిక్ కండిషన్స్ పెట్టండి సార్ మీరు మాకొకసారి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ నేను మీకు ట్వంటీ ఫిఫ్త్న కద సార్ మెస్ మీకు ట్వంటీ ఫోర్త్న మేమనేది రిపోర్ట్ ఇస్తాం సార్ మీరు మాకు ట్వంటీ ఫోర్త్న వెంటనే షెడ్యూల్ చేసి మాకు సెండ్ చేసేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్